యోగా చేసిన తర్వాత మనకు ముఖ్యంగా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి షుగర్లని బిపీ అలాంటివి చాలావరకు మనకు కంట్రోల్లో ఉంటాయి అలాగే యోగా చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ప్రతీ అవయవం సరైన క్రమంలో పని చేయడానికి మరియు యోగాలో మనం ఎక్కువగా బ్రీతింగ్ మీద అంటే శ్వాస మీద దృష్టి పెడతాం కాబట్టి మన లంగ్స్ తీసుకునేటువంటి ఆక్సిజన్ స్థాయి కూడా పెరగడం వల్ల మన బాడీలో ఉన్న అన్నీ అవయవాలకు సరియైన మోతాదులో ఆక్సిజన్ అందడానికి ఎక్కువుగా అవకాశాలు ఉంటాయి కాబట్టి బాడీలో బాడీలో ఉన్నటువంటి ప్రతీ ఒక్క అవయవం చాలా ఉత్సాహంగా పని చేయడానికి అవకాశాలు ఉంటాయి కావున యోగా అనేది ప్రస్తుత రోజులలో చాలా ముఖ్యమైనటువంటి వ్యాయామంగా మనమందరము స్వీకరించాలి